హలో స్విగ్గీ కస్టమర్ కేరా అండి అయి అయితే నేను ఒక డిష్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నానండి అది నాకు త్వరగా డెలివరీ చేయాలి ఎందుకంటే మా ఇంటికి అర్జెంటుగా చుట్టాలు వచ్చారు నాకు డిష్ అర్జెంటుగా ఆర్డర్ కావాలి నాకు శ్రావణి రెస్టారెంట్ ఉంది కదండీ ఆ శ్రావణి రెస్టారెంట్ దగ్గర నుంచి నాకు ఒక ఫుల్ బిరియాని ఒక నాలుగు కావాలండి అదేంటి ఒక నాకు ఒక ఫార్టీ మినిట్స్లో డెలివరీ అవేలాగా మీరు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే వాడితో పాటు సెమీ గ్రేవి కూడా కొంచెం ఎక్కువ వేయించి నాకు ఆర్డర్ కావాలనుకుంటున్నానండి అదే అండి మా ఇల్లు అండి మా ఇల్లు అదే హోటల్ నుంచి అలా మెయిన్ రోడ్కి వచ్చేస్తే లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ ఫిఫ్త్ హౌస్ అండి మాది అదే అండి బయట ధర్మరాజు అని చెప్పి రాసి ఉంటుంది అదే అండి అదే ఆ హౌసే అక్కడ ఆర్డర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది కొంచెం త్వరగా ఈ ఆర్డర్ వచ్చేలా చూసుకోండి